విజయనగరం జిల్లాలో ఎక్కువగా జి జూట్ మిల్లులు ఉన్నాయి అవి నార సంచులను ఉత్పత్తి చేస్తాయి ఇవి విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అదే విధముగా గాజు ఉత్పత్తి చేసే పరిశ్రమ కూడా ఉంది గాజు సీసాలను తయారు చేసే ఈ పరిశ్రమ చిన్న వీధి సైడ్ ఉంది అదే విధంగా వ్యవసాయ రంగాల్లో కూడా విజయనగరం జిల్లా రెండవ స్థానంలో ఉంది కాయగూరలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ పెద్ద చెరువు పక్కన చాప పిల్లలను పెంచడం జరుగుతుంది ఆ పెంపకం ద్వారా వాటిని పెంచే రైతులకు విరక్ విక్రయం చేస్తారు